నాకు తెలుగు రచయితలు మరియు కవులు చాలా ఇష్టమైన వాళ్ళు అందు వారి కవితలు కథలు నాటకాలు మరియు సాహిత్యరచనలు ఆకర్షణీయంగా ఉంటాయి తెలుగు సాహిత్యంలో బహుశా అద్బుత సృజనాత్మకత మరియు వివధత ఉంది ఈ రచయితలు ప్రజలు జీవితాలను సమసమాయన భావాలను మరియు సామాజిక సమస్యలను సమీకృతం చేస్తారు ఆకర్షణీయ బాషలు వారి రచనలు చదవడం నాకు అందిస్తుంది మరియు వారు ప్రతికననివ్వక ఒక నవ చైతన్యంగా చేస్తారు వారి రచనలు సమాజానికి సుదాకరణలను చేయడం వరకు వచ్చు అవసరము ఉందని నాకు అన్నీ రచయితల గురించి అద్యయనం చేస్తాను తెలుగుబాషలో కవిత్వం అతి మూల్యమైన ఆగమనం ఉందని చెబుతుంది తెలుగుబాషలో కవిత్వం వేరే వే వ్యాసాయనం కాదు ఆకర్షణీయంగా భాష సౌందర్యాన్ని ప్రతిపాదించడం కాదు తెలుగు సాహిత్యంలో కవిత్వం ఒక గొప్ప స్థానం కోరుతుంది తెలుగుకవులు అనేక యుగాలలో బహుమతి విశేష ప్రశంసనీయాలు పట్టారు అత్యున్నత కవిత్వం కోసం అనేక తెలుగుకవులు ఆలోచన మరియు కావ్యశక్తిని పూర్తిచేసారు తెలుగు కవిత్వంలో నాకు కవికావ్యాలు కావ్యాలు మరియు పద్యాలు రచించిన అనేక గొప్ప కవులు ఉన్నాయి వెంకటేశ్వర కవిత్వం శ్రీశైల కవిత్వం నన్నయ్య కవిత్వం ఆడిపుచ్చ కవిత్వం మరియు మహాకవి శ్రీశ్రీ తజనాయన విరూకవుల చారి కవిత్వం పేర్లను ఇలాంటి తెలుగు నిబందంలో సూచించగలదు ఇవి అనేక తెలుగు సాహిత్యాలలో ఉన్నాయి మొదటి తెలుగు కవిత్వం మొదలుగా ఆదికవి నన్నయ్య ముందుకు ఉండినట్లు ప్రముఖంగా ప్రస్తావిస్తుంది అతని కృతి ఆంధ్ర మహాభారతం అతి మూల్య సంపదకి ప్రముఖ యోగ్దానం చేసింది